నేను లక్ష్మీనారాయణ రెడ్డి గారు ప్రపంచం యొక్క స్థితి చాలా మారిపోయిందని అనుకుంటాం ఏమి మారలేదు దేవుడు ఒక్కడే ఉన్నాడు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు వాళ్ళు ఎప్పటికీ ఎట్లుండారో ఇప్పటికీ అలానే ఉన్నారు మనం మాత్రము ఈ సంసారాన్ని బట్టి వాళ్ళని బట్టి మనం మారతాండం అంతేగాని వేరే ఏమి మారలేదు మనము ఒక ఇదిలో నడుచుకొని పూర్వం మానవునికి ఇప్పటికీ చాలా తేడా మనిషిలో మారిపోవడానికి చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి ఇప్పుడు ఒక నీకు ఏమి ఇచ్చినా నాకు దేవుడు అదే ఇచ్చినాడు ఆయనకి అదే ఇచ్చినాడు అయినా ఒకరికొకరికి సంబంధాలు మంచి చెడ్డలు లేకుండా ఇది చేసుకుని ఇప్పుడు ఒకరికి ఒకరికి వాంది పీక్కొని వీడిది పీక్కొని నేను పెద్దవాడు కావాలా నాన్న ఇది కావాలా నాకు అది కావాల ఇది కావాల అని అప్పుడు ఏమి లేదండి మామూలుగా వచ్చి అంతా కలిసి నలుగురు కలుసుకొని తింటాంటమి నలుగురికి ఏదైనా వస్తే సమస్య మాట్లాడుకొని ఆ సమస్యని తీర్చుకుంటాం ఇప్పుడు అలా లేదు వాడితోని పీక్కొని వీనికి తెచ్చి ఇచ్చేది వాడు ఉపవాసం ఉండేటట్టు వీడు ఉపవాసం ఉండి వాడు ఇది చేసేటట్టు ఒకనికొకనికి పీక్కొని ప్రజలని అంతా ఏడిపించి ఇది చేసేకి ఇదంతా ప్రజల్లోనే ఉందే కానీ మనం మార్పులోనే ఏమి ప్రపంచం మార్పు ఏమి జరగలేదు ఎప్పుడూ ఉండేటట్టు శివుడు ఉన్నాడు బ్రహ్మ ఉండాడు విష్ణువు ఉన్నాడు వాళ్లు పని వాళ్లు నెరవేర్చుకుంటారు మనము వాళ్లకి సరిగా సహకరించలేదు వాళ్లు ఎందుకు మనకు పుట్టించారు అనేది మనకు తెలుసు కాని వాళ్ళని మనం ఏమి అనుకోవటం లేదు ఇప్పుడు మనకు ఇప్పుడు వస్తేనే ఆ రాజు ఈ రాజు ఇవి అని అనుకుంటున్నాము వీళ్లు తెస్తే చెప్తాం కానీ మనకి ఏమి దాని నుంచి మనకి ఏమి ప్రయోజనం లేదు వాళ్లు పుట్టించిందే మనకు జన్మను ఇచ్చిందే వాళ్ళు వాళ్ళను గురించి మనం ఇది చేసుకునే పద్ధతులను మనం లేకుండా వేరే వేరే ఏదో అన్ని అన్ని అల్లకల్లోలం చేసుకొని ఇప్పుడు మారిపోయి మార్పు వచ్చింది అనేటట్టు మనం నిరూపణ చేసుకున్నాం అంతేగాని ఏమి మార్పు రాలేదు మార్పు రాను కూడా రాదు ఎట్టి పరిస్థితుల్లో అది అలానే ఉంటుంది మనం మారుతుంటాము మనకు ఈ దేశంలో అయ్యి మార్పు వచ్చినప్పుడు ఈ భూకంపాలు అవి ఇవి వచ్చి మనము ఇది అయిపోయి మళ్ళీ తర్వాత వచ్చేది జన్మ వాళ్ళు మనకు ఏదో ఇస్తారు అప్పటి నుంచి మళ్ళీ మాములుగా వస్తుందని నేను అనుకుంటాన్న